స్వీట్ పెద్ద ఆర్డర్ల కోసం మీ ఆఫర్ల గురించి విచారించడానికి నేను కాల్ చేస్తున్నాను నాకు ప్రత్యేకంగా గులాబీ జామున్ అంటే ఆసక్తి మీ గులాబీ జామున్ చాలా బాగుంది మీ ఇతర తీపి వంటకాల పట్ల కూడా ఆసక్తి ఉంది పెద్ద ఆర్డర్ల కోసం మీకు ఏమైన ఇతర ఆఫర్లు ఉన్నాయా మీ ఇతర తీపి వంటకాల పట్ల కూడా నాకు ఆసక్తి ఉంది పెద్ద ఆర్డర్ల కోసం మీకు ఏమైన ఇతర ఆఫర్లు ఉన్నాయా మీ సమాచారానికి ధన్యవాదాలు నేను దాన్ని గురించి ఆలోచించి మిమ్మల్ని సంప్రదించాలి ధన్యవాదాలు